నమస్కారమండి నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వస్తున్నాను అండి వాటి గురించి వివరించి ఒక లైట్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కట్టిద్దామనుకుంటున్నానండి తప్పకుండా మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు ఏం లేదండి ఈ పాలసీలు ఈ పిల్లలకి కూడా వర్తిస్తాయి ఇప్పటినుండి మీరు వారికోసం డబ్బులు జమ చేయవచ్చు వారు పెద్దవారైనప్పటికీ వారి పెళ్ళి కోసం లేదా పెద్ద చదువులు చదవడానికి మీరు ఉపయోగపడతారు మీ పిల్లల పేరుతో పాలసీనీ అంటే అది పదిహేను సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాల లాంగ్ టర్మ్ పాలసీలున్నాయి లేదండీ అందులో మనం కట్టేది పదిహేడు సంవత్సరాలు వరకు కడతాం తరువాత కట్టవలసిన అవసరం లేదు కంపెనీయే చూసుకుంటుంది అంటే కొంత సమయం పడుతుంది అంటే మూడు నెలలు వ్యవధిలో ఇస్తారు అటు ఇటు వడ్డీ అంటే సంవత్సరానికి మీరు కట్టేదానికి మూడు మూడు శాతం వడ్డీనిస్తుంది సరేనండి నా నెంబరు తొమ్మిది తొమ్మిది సున్నా రెండు మూడు ఐదు ఒకటి ఒకటి ఆరు ఏడు నోట్ చేసుకున్నారాండి